నా ఆలోచన ప్రకారము అయితే ఆరోగ్యం రవాణా విద్య ఇతర ప్రాథమిక అవసరాల కోణంలో ఒక పట్టణం గ్రామం మరియు నగరాన్ని మెరుగుపరచటానికి ప్రభుత్వం నుండి నేను చాలా ఆశిస్తున్నాను ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచటానికి ప్రజలకు తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యం సంరక్షణను చేయించుకోడానికి వాటిని అందించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీనిలో ప్రభుత్వం ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరింత నిధులు కేటాయించటం ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచటం మరియు సరసమైన ధరలకు మందులను అందుబాటులో ఉంచటం వంటివి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది అలాగే ప్రభుత్వం ప్రజలకు సరసమైన మరియు నమ్మదగిన రవాణా సౌకర్యాలను అందించటానికి చర్యలు తీసుకోవాలి దీనిలో రైలు మరియు బస్ నెట్వర్కులను విస్తరించటం ప్రజా రవాణాకు ప్రోత్సాహం ఇవ్వడం మరియు ప్రైవేట్ రవాణాను నియంత్రించటం వంటివి చేయాలి మరి ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు మంచి నాణ్యత గల విద్యను అందించటానికి చర్యలు తీసుకోవాలి దీనిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం ఉపాధ్యాయులకు మరింత శిక్షణ ఇవ్వడం మరియు ప్రజలను చదువుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వడం వంటివి చేస్తే బాగుంటుంది అంతేగాక ప్రభుత్వం ప్రజలకు నీరు విద్యుత్తు శుభ్రమైన పర్యావరణం వంటి ఇతర ప్రాథమిక అవసరాలను అందించటానికి చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు అమలు చేయబడితే ఒక పట్టణం గ్రామం నగరం మరింత ఆరోగ్యకరమైన మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగిన మంచి విద్యను అందిస్తూ ప్రజల అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చేలా మారుతుంది ఈ సహాయాలతో పాటు ప్రభుత్వం ప్రజలను స్వచ్ఛందంగా పాల్గొనడానికి ప్రోత్సహించాలి ప్రజలకు కూడా తమ పట్టణం గ్రామం నగరాన్ని మెరుగుపరచటానికి కృషి చేయాలి ప్రతీ ఒక్కరూ కలిసి కృషి చేస్తే ఒక పట్టణం గ్రామం నగరాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చు